నమస్తే అండి ఏం కావాలండి ఆ రండి అలా కుర్చోండి వచ్చి ఏ మొబైల్ కావాలండి ఎంతలో కావాలండి మొబైలు పదివేలు అయితే మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి ఇదిగో అండి ఇది రెడ్మీ న్యూ మోడల్ వచ్చిందండి ఇవాళ దీని ఫీచర్స్ వచ్చినప్పటికీ కెమెరా అది కొంచెం తక్కువ ఉంటుందండి క్యాం క్వాలిటీ అనేది బాటరీ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ ఇలా వచ్చినప్పటికి త్రీ థర్టీ టూ వస్తుందండి త్రీ జీబి ర్యామ్ థర్టీ టూ జీబి స్టోరేజ్ వస్తుందండి ఇది వచ్చినప్పటికి రియల్మి అండి రియల్మి నార్జో వచ్చిందండి కొత్త సిరీసు ఇది వచ్చినప్పటికి ఫోర్ సిక్స్టీ ఫోర్ వస్తుందండి ఇది తొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి ఇది దీని క్యాం వచ్చినప్పటికి బాగుంటుందండి క్వాలిటీ ఇంకా ఒప్పో ఉందండి మన దగ్గర ఒప్పో ఏ ఫిఫ్టీ వన్ అని చెప్పి అదొక మోడల్ ఉందండి అది పది వేల ఐదు వందలు పడుతుందండి దానికి క్యాం క్వాలిటీ అనేది పర్లేదండి సాంసంగ్ ఎమ్ సిక్స్టి వన్ అని చెప్పి అవి వచ్చాయండి మోడల్సు మాములుగా మోడల్స్ అయితే కాస్టు మీరు పది వేలులోపు అన్నారు కాబట్టి పది వేలు నిమిత్తంగ ఉన్నాయి అంటే ఒక ఐదు వందలు పైకో ఐదు వందల కిందికి అలా ఉన్నాయండి మాములుగా క్యాషేనాండి ఆ ఈఎమ్ఐ ఆప్షన్ ఉందండి మన దగ్గర అది ఏంటంటే మనం కట్టుకునే దాన్ని బట్టి అంటే మనం ఆరు నెలలు కట్టుకుంటే ఒక రేటు పడుతుంది సంవత్సరంలో కట్టుకుంటే ఒక రేటు పడుతుందండి ఆ అదే మాములుగా ఏ నెల కట్టుకుంటే అంటే ఆరు నెలలలో కట్టుకుంటే కొద్దిగా తగ్గుతుంది అమౌంటు సంవత్సరంలో కట్టుకుంటే కొద్దిగా ఇంట్రెస్టు పెరుగుతుందండి క్యాష్ ఇచ్చేస్తారా అండి రియాల్మి నార్జో ప్యాక్ చేసెయ్యమంటారా అలాగేనండి కుర్చోండి ఇలాగ ప్యాక్ చేసేస్తున్నాను సరే అండి అయితే థ్యాంక్ యూ అండి